నేను మక్కా మదీనకు వెళ్ళే అవకాశం రాకపోయినా రంజాన్ సమయంలో కుటుంబంతో కలిసి మస్జీదులో ప్రత్యేక నమాజ్ చెయ్యచడం ఎంతో మంచిగా అనిపించింది ప్రత్యేకంగా రంజాన్ చివరి రోజుల్లో మస్జీదులో గడిపే సమయం సమూహంగా చేసిన ఇబాదత్ నాకు ప్రత్యేక అనుభూ అనుభూతిని ఇచ్చింది